భారతదేశంలో అత్యంత జనాదరణ పొందిన క్రీడల గురించి చెప్పాలంటే క్రికెట్ మొదటి స్థానంలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేశం లేదు దేశంలో క్రికెట్లు ఉన్న క్రేజ్ వేరే క్రీడలు లేవు చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అందరూ క్రికెట్ అంటే ప్రాణం పెడతారు విధులలో ఖాళీలలో స్థలాలలో క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు ముఖ్యంగా ఇండియా అంటే మ్యాచ్లు వస్తుంటాయి చాలా టీ వీల ముందు అందరూ తక్కువ పెక్కులు అవుతారు గెలిస్తే సంబరాలు చేసుకుంటారు ఓడిపోతే బాధపడతారు క్రికెట్ ఇక్కడ ఒక క్రీడ మాత్రమే కాదు ఒక భావోద్వేగం క్రికెట్ త్వరగా ఎక్కువగా ఆదరణంగా పొందిన క్రీడల్లో ఫుట్బాల్ మరియు హాకీ కూడా ఉన్నాయి ఫుట్బాల్ ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్ అయిపోయినట్లుగా ఉన్నాయి భారతదేశంలో కూడా దీనికి అభిమానులుగా పొందుతుంది ముఖ్యంగా యువ యువత ఫుట్బాల్ మ్యాచ్లను చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఇక హాకీ జాతీయ క్రీడ ఒకప్పుడు హాకీకి మనం ప్రపంచ స్థాయికి శాషిస్తుంది ఇప్పుడు ఆ స్థాయి కాస్త తగ్గినట్లుగా ఇప్పటికీ చాలామంది హాకీని అభిమానిస్తున్నారు మరియు దేశం గెలవాల్సిందిగా కోరుతున్నారు అలాగే బ్యాడ్మింటన్ టెన్నిస్ కబడ్డీ వంటి క్రీడలు కూడా మన దేశంలో మంచి ఆదరణంగా ఉంది ఇక భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి అదిట్లు గురించి మాట్లాడితే క్రికెట్లో చాలామంది లెజెండరీ ఆటగాళ్లు ఉన్నారు సచిన్ టెండుల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది పని లేదు ఆయన ఒక క్రికెట్ దేవుడు ఆయన త్వరగా ఎంతోమంది గొప్ప క్రికెటర్లు వచ్చారు కానీ సచిన్కు ఉన్న ఫాలోయింగ్ మాత్రం ప్రత్యేకమైనది ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా తన అద్భుతమైన ఆటలో ఎంతోమంది అభిమానులను సంప్రదించుకున్నట్లు బౌలింగ్లో